ఈ ప్యారడైజ్ రెస్టారెంట్లో బాగా పాపులర్ అయింది ఏంటి తినడానికి నాకు నాన్వెజ్ కావాలండి నాకు బిర్యానీ కావాలండి ఒక ప్లేట్ అంటే ఏం ఏం ఉన్నాయి అందులో టూ చికెన్ బిర్యానీ కావాలి అందులో ఏం ఏం ఉన్నాయి అది బాగా పాపులరా సరే అది ఒక ప్లేట్ తీసుకురండి అలాగే కొంచెం చికెన్ గ్రేవీ తీసుకురండి చికెన్ రైస్ కదా సరే అలాగే నాకొక ప్లేట్ ఆమ్లెట్ ఇంకా నాకు తాగడానికి ఏమైనా కావాలి ఏం ఏం ఉన్నాయి ఇక్కడ కోకోకోలా ఉందా అండి

సరే అదొక చిన్నది తీసుకురండి అది మొత్తం ఎంతయింది ఇది చాలు మొత్తం ఎంతయింది సరే అండి తీసుకొచ్చేయండి అలాగే కొంచెం బిర్యానీ కొంచెం వేడిగా ఉండేలా చూడండి అలాగే కొంచెం కారంగా ఉండేలా చూడండి కొంచెం మసాలా ఎక్కువ వేసి

ఇవి చాలు తీసుకురండి వెళ్ళి ఇప్పుడే వెంటనే తీసుకొచ్చేయండి ఆకలిగా ఉంది